హలో నమస్కారం మేడమ్ చెప్పండి మేడమ్ అదే మేడమ్ అదే మీరు కొత్తగా ఇల్లు తీసుకున్నట్లు అయితే కనుక ఇన్సూరెన్స్కు సంబంధించి మీకు ఏమైనా ప్లానింగ్ ఉంటే కనుక తెలుసుకోవాలంటే చెప్తాను మేడమ్ మేడమ్ ఇది ఇది మీరు ఇది ఇన్సూరెన్స్ లైఫ్ టైమ్ ఉంటుంది మేడమ్ మనకు ఒకటేసారి ఎలాగంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉండేసి ఇద్దరూ ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి ఇంటికి ఇప్పుడు ట్వంటీ లాక్స్ ఉందనుకోండి మేడమ్ ఒక వేళ ఇంటి మొత్తం మీరు ఇరవై లక్షలకు కొనుక్కుంటే దాదాపు ఒక లక్ష రూపాయలు మీరు ఎట్ ఏ టైమ్ పే చేయాల్సి ఉంటుంది మేడమ్ ఇది ఎట్లా అని అంటే మీరు ఎవరి పేరు మీద అయితే ఇల్లు ఉందో వారికి లోను తీసుకొని ఉన్న కట్ అవుతున్నా కూడా ఎటువంటి సందర్భంలో ఆ వ్యక్తి లేనప్పుడు మేడమ్ టోటలు ఇంకా మీరు ఈ ఎమ్ ఐ కట్టాల్సిన అవసరం ఉండదు టోటల్గా మీకు అమౌంట్ క్లియర్ అయిపోతుంది ఎవరు అయితే నామినీ ఉన్నారో వాళ్ళ పేరు మీదికి మనం వచ్చేస్తుంది మేడమ్ ఇల్లు లేదు మేడమ్ ఒకేసారి కట్టేస్తే మొత్తం టోటల్గా అయిపోతుంది మేడమ్ అది మీరు ఆ ప్లానింగ్ ఏదైనా ఉంటే నాకు ఆలోచించుకొని చెప్పండి మేడమ్ నేను డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాను ఓకేనా మేడమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ